మొక్కలను పెంచడానికి నేను ఎర్రమట్టి ఇంకా బంకమట్టిని వాడతాను అన్ అవి చాలా అవి చాలా అవి చాలా పూ అవి చాలా పూరితమైనవి ఉంటాయి అవి చాలా స్వచ్చంగా ఉంటుంది మట్టి ఆ మట్టిలో ఆ మట్టిలో మనం విత్తనాలు నాటితే అవి మంచి చెట్లగా మంచి మొక్కలుగా ఎదుగుతాయి ఇంకా అవి ఇంకా అవి ప్రకృతికి కూడా మంచి చేస్తాయి అలా అలా పచ్చని అలా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు అలాగా దానివల్ల దానివల్ల మనము మంచి బంకమట్టి లేదంటే ఎర్రమట్టి లేకుంటే నల్లమట్టిలో చెట్లను నాటడం జరగాలి అప్పుడే అప్పుడే పర్యావరణాన్ని కూడా ఎంతో కొంత రక్షించిన వాళ్ళము అవుతాము మనం మేము ఎరువులు అయితే ఏమి వాడము కానీ పెద్ద పెద్ద చెట్లు ఇంకా మొక్కలు నాటడానికి అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు బిజిలియా లాంటి ఎరువులను వాడాల్సి వస్తుంది